నాకు ప్రస్తుతం ఉన్న టెక్ ఉత్పత్తులు సోషల్ మీడియా మరియు మెడికల్ టెక్నాలజీలంటే చాలా ఇష్టం ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో మరియు ఎలాంటి సందర్భాలను మనం ఎదుర్కుంటున్నామో అన్నీ మనకి సోషల్ మీడియా వల్లనే తెలుస్తుంది ప్రతీది సోషల్ మీడియా మనకేమైనా సమస్యలున్నా కూడా సోషల్ మీడియా వల్ల తిరుతాయి తీర్చుకునే ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అలానే సోషల్ మీడియా వల్ల ప్రపంచంలోనే కాదు ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా మనకి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా వల్లనే తెలుస్తుంది ఇంకా మెడికల్ టెక్నాలజీ ఎందుకు అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ మనకేమైనా ఆరోగ్యపరంగా సమస్యలున్నా కానీ మన మెడి మెడికల్ ప్ టెక్నాలజీ వల్ల మన యొక్క జీవిత అవసరాలన్నీ తీరుతాయి అలాగే మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటి వల్లనే కదా మనకి నయమవుతాయి ఇంకా ఇవే ప్రస్తుతం ఉన్న టెక్ ఉత్పత్తులు మెడికల్ టెక్నాలజీ మరియు సోషల్ మీడియాలు